మన శాస్త్రీయ సంగీతాన్ని ప్రాచుర్యంలో తేవాలంటే స్కూల్లో ప్రతి సబ్జెక్టుకి ఎలా అయితే పీరియడ్ ఉంటుందో అలాగే సంగీతానికి కూడా ఒక ప్రత్యేకంగా పీరియడ్ అనేది ఉండాలి అలా ఉంటే కేవలం విద్య కాదు మిగతా కల్చరల్ యాక్టివిటీలు కూడా మనిషి జీవనోపాధాన్ని ఇ ఇ ఇస్తాయని వాళ్ళు దాంట్లో కూడా ప్రావీణ్యం పొందుతూ మంచి అనుభవాన్ని పొందొచ్చని మనం చెప్పాలి అలా చెప్పడం ద్వారా పిల్లలు చాలా విషయాల్లో కలెక్టి కల్చరల్ యాక్టివిటీలో భాగం వహిస్తారు దానివల్ల వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెంట్ వాళ్ళకి పెరుగుతుంది ఏదైనా చెయ్యగలిగే సామర్థ్యం ఇలాంటి ప్రోగ్రామ్స్ చెయ్యడం వల్ల ముఖ్యంగా సంగీతం చెయ్యడం వల్ల మనం సంతోషమే కాదు అది ఇతరులకి కూడా సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి విద్యతో పాటు సంగీతానికి కూడా ప్రావీణ్యం మనం ప్రాచుర్యంలోకి తేవాలంటే స్కూల్లో అదొక పీరియడ్గా ఉండాలి అలాగే ఇంతకు ముందున్న సంగీత కళాకారుల జీవిత కథలు కూడా పుస్తకంలో చేయించినప్పుడు సంగీతం మన దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో వాళ్ళు అర్థం చేసుకుంటారు